గుడ్ ఈవెనింగ్ చెప్పండి ఆ అవును అండి

ఎలా ఉన్నారు ఇప్పుడు

లేదు అండి ఏం చెప్పలేదు

వస్తాం మేము వచ్చి తీసుకువెళ్తాము ఇంటికి ఒక ఇరవై నిమిషాల్లో వస్తాము

లేదు అండి అంతకుముందు ఎప్పుడూ లేదు ఆ పర్వాలేదు మేము వస్తాము మేము వచ్చే వరకు కొంచెం సేపు అలా ఉంచండి చూసుకోండి వచ్చి మేము తీసుకువెళ్తాం

తిన్నారా ఏమైనా ఫుడ్ పెట్టారా

అవునా సరే మేము వచ్చి ఒక ఇరవై నిమిషాల్లో వచ్చేస్తాము హా సరే వస్తున్నా ఆగండి ఆ ఓకే అండి